ఇప్పుడు మనం నార్మల్గా చేతితో చేసిన బట్టలు అదేవిధంగా రెడీమేట్ బట్టలు మనకి దొరుకుతాయి కానీ జనం అందరు రెడీమేడ్ దానికి వెళ్తారు అంటే రెడీమేడ్గా ఉన్నాయి కదా మళ్ళీ కుట్టిచ్చుకుని మళ్ళీ ఎందుకు వేసుకోవడం అని చాలామంది అనుకుని రెడీమేడ్ బట్టలు ఎక్కువగా తీసుకోడానికి ఇష్టపడతారు కానీ కొంతమంది అంటే రెడీమేడ్ ఉన్నా సరే చేతితో అల్లి చేతితో కుట్టి అక్కడ మనం పెడితే దాన్ని తీసుకుంటారు మళ్ళీ ఎందుకంటే చాలా బాగా ఇష్టపడతారు వాటిని కూడా ఎందుకంటే చేతితో చేసిన బట్ట ఎప్పటికి చెరగదు మన కుట్లు కూడా ఉడిపోవు మనకి కరెక్ట్ ఫిట్టింగ్ సైజ్ ఉంటుంది అని అనుకుని ఇంకా అలా దానికి అంటే అనుకుని అంటే ఇంకా దానికి అలాగే ఉండడం ఆ బట్టలే ఎక్కువ ఇష్టపడ్డం అలా జరుగుతు ఉంటుంది రెడీమేడ్ కూడా తీసుకుంటారు కానీ ఇవి చేతితో అల్లిన బట్టలకి రెడీమేడ్కి చూసుకుంటే ఎక్కువ చేతితో అల్లిన బట్టలు తీసుకుంటారు ఒకవేళ దొరకకపోతే అపుడు రెడీమేడ్కి వెళ్తారు ఎక్కువ శాతం సిటీలో కానీ మన టౌన్లో కానీ దొరికేవి ఎక్కువ రెడీమేడ్ దానివల్ల ఏంటంటే జనాలు అందరు రెడీమెడ్కే వెళ్ళిపోవడం టీషిర్టులు కానీ ఇవన్నీ కానీ చేతితో కుట్టిన బట్టలు కూడా చాలా వ్యాల్యూ ఉంది ఇపుడు కూడా చాలా మంది ఎక్కడ ఎక్కడో మూలన చేతిత కుట్టిన బట్టలు ఉన్నాయి అని వాటిని కూడా వాళ్ళు తీసుకోవడం అలానే ఉంటుంది చాలా బాగుంటాయి చాలా మంచి ఫిట్టింగ్ ఉంటుంది బాడీకి చిరగవు బట్టలు అని చాలామంది ఆ రకంగా తీసుకుంటారు అలానే మనము కొంత అంటే ఇప్పుడు కాంచ్ కంచి వెళ్తాం కంచిలో కూడా చేతితో నేసిన చీరలు అలా ఉంటాయి దాని వల్ల ఏంటంటే కొంచెం మనకి బాగా ఇష్టపడతాము అదేవిధంగా మనం రెడీమేడ్ ఎక్కువ ప్రిఫర్ చేయకుండా కాంచీపురం చీరలు కానీ మనకి షాపులో కొనుకున్న చీరలు కానీ చూస్తే మనకి చాలా ఇష్టంగా కొనుకుంటాం అవి వాటివల్ల మనకి రెడీమేడ్కి చేతితో కుట్టిన బట్టలకి మనకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఎక్కువ మనం దగ్గర ఉండి చూసి నేయించుకున్న చీర కొనుకుంటాం కానీ మన రెడీమేడ్గా ఉండే చీర మాత్రం ఎక్కువ తీసుకోడానికి ఇష్టపడం